భారత దేశ రాజకీయాలు రాజకీయ పార్టీల గురించి నేను అనుకున్నదేంటంటే రాజకీయాలు భారత దేశంలో అనేవి కుట్రలు కుతంత్రాలు ఒక అనుమానాస్పదమైన మాటలు తప్పితే రాజకీయాలలో ఒక నీతి నిజాయితీ న్యాయం అంటూ ఏమీ ఉండదు ప్రజాస్వామ్య దేశ ర దేశంగా భారతదేశంలో మీకు నచ్చిన నచ్చిన అంశాలు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజలే ప్రజల కొరకే ప్రజల నుంచే ఒకరిని ఎన్నుకొని ఏలడం అని అంటారు కాని అది ఎప్పుడు జరగదు ఏలేది పెద్ద కులస్తులు అగ్ర కులస్తులు వాళ్ళ కింద బతికేది చిన్న కులస్తులు ఇది భారతదేశ పరిస్థితి ఇది ఎప్పుడు ఇప్పుడు కాదు ఇంకో వంద సంవత్సరాలకి కూడా ఇదే జరుగుతూ ఉంటుంది ఇది నాకు నచ్చని విషయం నచ్చిన విషయం అంటూ ఏం లేదు ఎవడికి వాడు స్వేచ్ఛగా బ్రతుకుతాడు బట్ ఒకరి కింద బ్రతకడం అనేది భారతదేశ చిన్న కులస్తుల వాళ్ళ రక్తంలో పెరుగుతున్న గుణం నాకు ఇస్టమై రాజకీయుడు రాజకీయ నాయకుడు అంటే నరేంద్ర మోదీ నాకు అతన్ని కలిసే అవకాశం వస్తే మీరింత గొప్ప ప్రధానమంత్రి అయ్యి కూడా మనదేశంలో కుల నిర్మూలన ఎందుకు చేయట్లేదు అని మాత్రమే అడగదలుగుతాను అదొక్కటి చేస్తే ఇండియా కూడా అమెరికా చైనా జపాన్ రష్యా వీళ్ళ లాగా ప్రతి ఒక్కరూ ఈవెన్ ఒక అడ్డక్కతింటున్న బిచ్చగాళ్ళు కూడా కోట్లల్లో సంపాదించే వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు కానీ ఇండియాలో మాత్రం ఉండరు అందుకే ఇండియా ఎంత గొప్ప కళాకారులు ఎంత ఆర్టిస్టులు ఉన్నా కాని టెక్నాలజీలో సంపాదనలో వెనక భాగంలో ఉంటుంది కానీ జనాభాలో మాత్రం వరల్డ్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది దీన్ని మీరెందుకివి మార్చలేకపోతున్నారు మీతోని అయ్యింది ఏం చెయ్యగలుగుతరు దీనికి కుల నిర్ములన రావాలన్నంటే ప్రజల్లో చైతన్యం ఏ విధంగా తీసుకురావాలి దానికి మీరు మాకు ఏ విధంగా సహాయం చేస్తారు అని నేను అడుగుతాను అంతే